ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయాలకు కట్టుబాట్లకు వృద్ధులకు మరియు జీవనోపాదులకు వ్యవసాయ పశుపోషణ చేతివృత్తులు మరియు వ్యాపార సంస్థలు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాయి వీటిలో వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ రంగంలో రాష్ట్రంలో ముందు ఉంటుంది ఇక్కడ ధాన్యం పండ్లతోటలు పత్తి మొక్కజొన్న కందిపప్పు వంటి పంటలు పండిస్తారు వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ బా జనాభాలో చాలామందికి ఉపాధి కలిగిస్తుంది దీని బట్ వ్యవసాయం బట్టి చాలామంది ఆధారపడి ఉన్నారు పశుపోషణ ఆంధ్రప్రదేశ్ జనాభాలో చాలా మంది పశుపోషణ మీద ఆధారపడి ఉన్నారు పశుపోషణలో చాలామంది పాల్గొంటున్నారు ఇక్కడ అనేక రకాలు జంతువులు పోషించబడుతున్నాయి ఇక్కడ గొర్రెలు మేకలు కుక్కలు పందులు గుర్రాలు ఏనుగులు మొదలైన జంతువులను పెంచుకొని పెంచబ వాటిని పోషించి పెంచుతున్నారు పశుపోషణ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ జనాభాకు ముఖ్యమైన ఆహార మరియు ఉపాధి వరుసలో ఉంది చేతి వృత్తి పనులు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల చేతివృత్తులు ఉన్నాయి వాటిలో నేత కుండలు చెక్కపని లోహాలను చేతి చేతి పరికరాలు మొదలైనవి ఉన్నాయి చేతి వృత్తులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి మరియు జీవనశైలిలో ముఖ్యమైన భాగం వ్యవసాయ దారికి ఉక్తులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ దారిని అనేక వృత్తులు ఉన్నాయి వీటిలో రైతు ఉద్యోగాలు వ్యవసాయ యంత్రాలు సేవా ధరలు పురుగు పురుగు మందులు మరియు ఎరువులు అమ్మకాలు కొనుగోలు మొదలైనవి ఉన్నాయి వ్యవసాయ రంగంలో వృత్తులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంకి ముఖ్యపాత్ర పోషిస్తారు కాలక్రమంగా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ వృత్తి మరియు జీవనోపాదులు అనేక మరమత్తులు కలిగి ఉన్నాయి వ్యవసాయం మరియు పశుపోషణ ఎప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పారిశ్రామిక మరియు నాగరికతను కలిగి అనేక కొత్త కొత్త విషయాలను జీవనోపాదులకు ఉపయోగపడుతున్నాయి ఆటో రిక్షా బస్సు రైలు వంటి మరింత రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరుస్తు ఎప్పటికప్పుడు నాణ్యమైన సేవలను అందిస్తున్నారు వీటిలో అభివృద్ధి కారణంగా కొత్త కొత్త ఉద్యోగాలు ఎంతోమందికి జీవనోపాదులు కలిగి ఉన్నాయి